ఇదీ నా పేరు లిఖిత అండి నేనూ ఒక మా ఫాదర్కి ఒక పాలసీ తీసుకున్నామండి లైఫ్ పాలసీ ఇన్సూరెన్సు అది ఆయన రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారండి ఇప్పుడు అది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నామండీ నామినీ నేనే ఉన్నానండి

ఒకే మేం పంపాలా అండీ లేకపోతే మీరు వస్తారా అండి మీరే వస్తారా అండి ఒకసారి డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ చెప్తారా అండి

బ్యాంక్ అకౌంటు మా ఇన్సూరెన్స్ది కాపీ ఒకటి అండి

ఓకే అండి ఇవన్నీ మేమూ మీరు ఎప్పడిలోగా వస్తారండి అంటే ఇలా క్లెయిమ్ చేసుకోటానికి కొన్ని గోల్డెన్ డేస్ అని ఉంటుంది కదండి ఆ గోల్డెన్ డేస్ లోపల క్లెయిమ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉంటుంది కదండి కొంతమందికి మాత్రమేనా అయితే ఇప్పుడు మాకు ఇంక నార్మల్ మాములుదేనా అండి ఇప్పుడు మేము ఇవన్నీ ఇచ్చేసిన తరవాత ఎప్పుడికి డబ్బులు వస్తాయండీ త్రీ ఫోర్ డేస్కేనా అండి మిగతా సగం ఎప్పుడండీ త్రీ మంత్స్ ఏంటండీ మరీనూ ఇందులో మళ్ళీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఏమైనా ఉంటాయా అండి కట్ చేసుకుంటారా కట్ చేసుకోవటాలు ఇంకా డిడక్షన్స్ ఏం లేవు కదండీ

సరే అండి అయితే